నేడు భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఏంటంటే పేదరికం నిరుద్యోగం అసమానత వాతావరణ మార్పు అవినీతి తీవ్రవాదం అవి ఎలా అంటే పేదరికం భారతదేశంలో ఇరవై ఏడు కోట్ల మంది పేదరికంలో ఉన్నారు వీరిలో పది కోట్ల మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నారు నిరుద్యోగం భారతదేశంలో పన్నెండు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు వీరిలో ఆరు కోట్ల మంది యువత ఉన్నారు అసమానత భారతదేశంలో అత్యంత సంపన్నమైన వన్ పర్సెంట్ ప్రజలు దేశంలోని యాభై శాతం సంపదనను కలిగి ఉన్నారు వాతావరణ మార్పు భారతదేశం వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కుంటుంది వీటిలో వరదలు కరువు మరియు ఉష్ణ మండల తుఫానులను ఉన్నాయి అవినీతి భారత దేశంలో అధిక స్థాయి అవినీతి ఉంది ఇది ఆర్థిక అభివృద్ధికి అడ్డంకిగా మారింది తీవ్రవాదం భారతదేశం తీవ్రవాదం యొక్క బెదిరింపును ఎదుర్కుంటుంది ఇది ఆర్థిక మరియు సామాజిక అస్థిరతకు దారితీస్తుంది ఈ సవాళ్ళను పరిష్కరించి పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఉపాధి కార్యక్రమాలు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుంది మరియు నైపుణ్యం అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తుంది అసమానతను తగ్గించడానికి ప్రభుత్వం ఆదాయ పన్ను వ్యవస్థను సవరించింది మరియు సామాజిక భద్రత కర్ప కార్యకలాపాలను అందిస్తుంది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంది మరియు కాలుష్య ఉచిత ఇంధనాలకు ప్రోత్సాహం ఇస్తుంది అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టాలను అమలు చేసింది మరియు అవినీతి నిరోధక సంస్థలను స్థాపించింది తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పోలీసు దళాన్ని బలోపేతం చేసింది మరియు తీవ్రవాద నివారణ చర్యలు తీసుకుంది ఈ చర్యలు భారతదేశం యొక్క సవాళ్ళను పరిష్కరించడంలో సహాయపడతాయి కానీ ఇవి చాలా సమయం మరియు కృషి అవసరం